తూర్పుగోదావరి జిల్లా కాలక్రమేణా అనేక మార్పులను చూసింది ఆర్థిక మరియు మౌలిక సదుపాయాల విషయంలో ఈ మార్పులకు అనేక అంశాలు దోహదపడ్డాయి వాటిలో ఏంటంటే ఆదాయ ఉత్పత్తికి కొత్త మార్గాలు వ్యవసాయం ఇప్పటికీ చా జిల్లా ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కానీ రైతులు ఇప్పుడు పత్తి కొబ్బరి ఇంకా ఆక్వా కల్చర్ వంటి కొత్త పంటలు మరియు వ్యవసాయ పద్ధతిలో అభివృద్ధి చేయడం ప్రారంభించారు ఈ మార్పులు రైతుల ఆదాయాన్ని పెంచడంలో సహాయపడ్డాయి నీటి వనరుల నిర్వహణ మరియు విద్యా మరియు ఆరోగ్య సంరక్షణ సంస్థల స్థాపనలో పురోగతి జిల్లాల్లో నీటిపారుదల వ్యవస్థలు మరియు విద్య మరియు ఆరోగ్య సంరక్షణ సంస్థలు మెరుగుపడ్డాయి ఇది జిల్లాలోని పేదరికాన్ని తగ్గించడంలో మరియు జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో సహాయపడింది వ్యవసాయ ప్రధాన రంగం ఆక్వా కల్చర్ ఆక్వా కల్చర్ జిల్లా ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన రంగంగా మారింది జిల్లాలో పెరిగిన చేపల ఉత్పత్తి జాతీయ సగటు కంటే ఎక్కువ ఈ మార్పుల జిల్లాలో నివసించే వారి జీవితాలపై గమనీయమైన ప్రభావం చూపాయి ఆదాయాలు పెరిగాయి ఇంకా జీవన ప్రమాణాలు కూడా పెరిగాయి మరియు విద్యా ఇంకా ఆరోగ్య సంరక్షణకు మరింత ప్రాప్యత ఉంది కొన్ని నిర్దిష్టమైనవి మనం చూస్తే కనుక ఆదాయాలు పెరగడం రైతులు మరింత ఆదాయాన్ని సంపాదించడం ప్రారంభించారు ఎందుకంటే వారు కొత్త పంటలు ఇంకా వ్యవసాయ పద్ధతులను అభివృద్ధి చేసి కొత్త పంటలను పండించి ఇంకా జీవన ప్రమాణాలను కూడా మెరుగుపరుస్తున్నారు విద్య మరియు ఆరోగ్య సంరక్షణకు జిల్లాల్లో ప్రజలు ఇప్పుడు మెరుగైన విద్య మరియు ఆరోగ్య సంరక్షణకు యాక్సిస్ చేయగలరు ఇది జీవిత నాణ్యతను పెరిగి పరచడంలో సహాయపడుతుంది తూర్పుగోదావరి జిల్లా ఇప్పటికీ అభివృద్ధిలో ఉంది కానీ ఇది ఇప్పటికే అనేక ముఖ్యమైన మార్పులను చూసింది